హలో నా ఆర్డర్ ఇప్పటికి రాలేదండి అవునండి తీసుకొచ్చారు ఇప్పుడే తీసుకు వచ్చారు అండి దాని గురించే అడుగుదాం అని ఫోన్ చేశాను మీకు చాలా చల్లగా అయిపోయింది అండి ఫుడ్ కూడా వన్ అవర్ టూ అవర్స్ లేట్ అయిపోయింది రెండు గంటలు లేట్ అయితే ఇంక మేము ఎలా తినాలి దేనివల్ల అండి లేట్ అయింది అసలు అవునా ట్రాఫీక్కే అండి కాకపోతే నేను ఎప్పుడు ఆర్డర్ చేశాను ఇలా దే ఇలా ఆర్డర్ లేట్ అయితే చల్లగా అయిపోతే ఎలా అండి ఫుడ్ తినేది అవునండి ట్రాఫిక్ వల్ల లేట్ అయింది ఓకే ఓకే అండి అదే అండి ట్రాఫిక్ వల్ల లేట్ అయింది అన్నారు కదా కొంచెం ఇలాంటి ఇంకోసారి ఉండకుండా చూడండి ట్రాఫిక్లో కూడా కొంచెం తొందరగా చూడండి ట్రాఫిక్ మరీ అంత ఏమి లేదు కదండి విజయనగరంలో అవునండి మహా అయితే ఒక అరగంట లేట్ అవచ్చు ఏమో కానీ మరీ దూరం కూడా కాదు కదండి ఇల్లు అందుకే అడుగుదాం ఎందుకు లేట్ అయింది ఎందువల్ల లేట్ అయింది అని అడగడం కోసం ఫోన్ చేశాను అవునండి ఇంకోకసారి లేట్ అవ్వకుండా చూసుకోండి అవునండి ఓకే అండి ఈ సారి నుంచి తొందరగా తీసుకు వచ్చే ప్రయత్నం చేయండి ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి